నమస్తే అండి నేను చిత్తూరు నుంచి మాట్లాడుతున్నాను అదే అండి నాకు అరకు వెళ్ళేకి అరకు వెళ్ళేకి ఎలా వెళ్ళాలి అని నాకు దారి తెలియదు ఒక గైడ్ ఒక గైడుని తీసుకోవాలి అనుకుంటున్నాను అవునా అండి అంతేనా హలో అదే అండి వన్ వీక్ అయినా పర్లేదు నిదానంగా అన్ని మేము ఇద్దరం వస్తున్నాము అండి నేను నా ఫ్రెండు అదే అండి అదే అండి ఇంకా క్లారిటీగా తెలియదు ఎంతమంది వస్తామని ఇప్పుడు ఇద్దరు అనుకుంటూ ఉన్నాము సరే అండి వన్ వీక్ అయినా పర్లేదు అన్నీ తిప్పి అవునా డిస్కౌంట్ ఏమైనా ఉంటుందా అండి సరే అండి సరే అండి